విశాఖపట్నంలో నిరుద్యోగులు అనేవారు ఎక్కువగా ఉన్నారు అయితే విశాఖపట్నంలో ప్రైవేట్ జాబులు అనేవి ఎక్కువగా ఉన్నాయి ఐటీ జాబులు కానీ సాఫ్ట్వేర్ జాబులు కానీ బ్యాంకింగ్ జాబులు కూడా ఉన్నాయి గవర్నమెంట్ జాబులు కన్నా ప్రైవేట్ జాబులు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా షాపింగ్ మాల్స్లో చేస్తున్నారు హోటల్స్లో ట్రాన్సర్ట్లో ఇలాంటి రకరకాల ఉద్యోగాలు చేస్తు విశాఖపట్నంలో జీవనోపాధి అనేది సాగిస్తున్నారు ప్రజలు అయితే గవర్నమెంట్ ఉద్యోగాలను ఇష్టపడుతున్నారు కానీ అందరికి రావు కదా రావితేజర్ చేసుకుంటున్నారు కొంతమంది జాబ్ సాలరీ ఇంక్రిమెంట్ ఉందని ఎక్కువగా ఇష్టపడతారు ప్రైవేట్ జాబులు అంటే గవర్నమెంట్ జాబ్ రాని వాళ్ళు జాబ్ చేసుకుంటారు ఎక్కువగా బ్యాంకింగ్ మీద ఇంట్రస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు యువత అలాగే అన్ఎడ్యుకేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిషింగ్ హార్బర్లో కూడా లేబర్ వర్క్ చేసుకుంటారు వైద్యులు కూడా ఎక్కువగా ఉన్నారు హాస్పిటల్లో కూడా చేస్తున్నారు అన్నిటిలో చేసినప్పటికి నిరుద్యోగ యువత ఎక్కువగా ఉన్నారు